హరి ఇప్పుడు సీడ్స్ అంటే ఏమేమి ఉంటాయి మీ దగ్గర ఎట్లా

ఓకే

ఓకే

ఇప్పుడు మీరు సీడ్స్ని ప్యాక్ చేస్తరా

ఇప్పుడు మార్కెట్లో బాగా అమ్ముడుపోయే సీడ్స్ ఏంటివి ఓకే ప్యాడి ఎంత ఒక ప్యాకెట్ ఎట్లా ఇస్తారు అది ఓకే ఓకే ఓకే

ఓకే ఓకే ఓకే

ఇప్పుడు ప్యాడి సీడ్స్లో చాలా రకాలు ఉంటా యా అండి

ఓకే

కస్టమర్స్ అందరూ మీ దగ్గరికే వస్తరా అండి కస్టమర్స్ అందరూ చాలామంది ఎక్కువ మీ దగ్గరికే వస్తారా అండి

అవును అవునండి విన్నాను మన మిర్చిలల్లా ఇప్పుడు మిర్చి సీజన్ ఇప్పుడు అయిపోయింది అనుకుంటా అండి

ఇప్పుడు వరి ఎట్లా ఉన్నాదండి రేటు

ఓకే ఓకే ఓకే అండి సరే ఓకే కంప్లీటెడ్